నేను నాకు సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం సో సాంగ్స్ వినడానికి ఏమైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ లేకుంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ నే ఇతరులకు డిస్టబెన్స్ అవుతుంది అని నేను ఒక హెడ్సెట్ తీసుకుందామని అనుకున్నాను సో నాకు హెడ్సెట్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎవరికి డిస్టబెన్స్ అనిపివ్వదు మళ్ళీ సాంగ్స్ పెట్టుకుని మనం విన్నా కూడా పీస్ఫుల్గా అనేది ఉంటుంది సో నాకు ఆ హెడ్సెట్స్ తీసుకుందామనే అనుకున్నాను సి మన దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళాను మొబైల్ షాప్కి వెళ్ళాను సిటీ దగ్గర్లో ఉన్న ఒక మొబైల్ షాప్కి వెళ్ళాను సో అందులో అక్కడ హెడ్సెట్ అనేది తీసుకోవడం జరిగింది సో హెడ్సెట్ చాలా తక్కువ మనీకే వచ్చింది సో బాగుంటుంది అని తీసుకున్నాను కానీ ఈ హెడ్సెట్ తీసుకున్నాక యూస్ చేశాక తెలిసింది ఆ హెడ్సెట్ అసలు చాలా బాడ్ కండిషన్లో ఉన్నది అనేసి అసలు సౌండ్ అనేది క్లియర్గా లేదు అసలు సాంగ్స్ వింటుంటే సాంగ్స్ సౌండ్ అనేది క్లియర్గా రావడం లేదు అని బేస్ అనేది కూడా క్లియర్గా లేదు అసలు అది ఒక ఫైవ్ డేస్కే కరాబు అయిపోయింది అసలు తీసుకున్నా మనీ కూడా తీసుకున్న మనీ తక్కువకి వచ్చినా కూడా అదొక ఫైవ్ డేస్లోనే ఉంది సో నాకు ఆ హెడ్సెట్ అనేది చాలా గలిజ్గా ఉంది అండ్ అది కండిషన్ కూడా చాలా బాగాలేదు ఆ సౌండ్ అనేది క్లియర్గా లేకపోవడం అండ్ ఫోన్ వచ్చినప్పుడు కూడా ఫోన్ డైరెక్ట్గా కట్ అవుతుంది సో మ ఫోను మట్లాడడానికి కూడా వీలు కాలేదు సో సాంగ్స్ వింటే కొద్దిసేపటికే ఇది హీట్ ఎక్కుతుంది హీటు హీట్ ఎక్కుతుంది వాయిస్ అనేది సరిగ్విగానపడదు కాల్ చేసినా కూడా ఎవరైనా సో సౌండ్ సాంగ్స్ విన్నా కూడా మనకు అంత పీస్ఫుల్గా అనిపించదన